నా ప్రాంతంలో మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో తెలియకపోయినా జనరల్గా డిజిటల్ కనెక్టివిటీ మొబైల్ నెట్వర్క్ మరియు ఇంటర్నెట్ మ మద్దత్తు బలంగా అభివృద్ధి చెందుతుంది అయితే కొన్ని ప్రధాన సమస్యలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి ప్రధాన సమస్యలు గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటీ సమస్య పట్టణాాలలో ఫైవ్ జి సేవలు లభిస్తుండగా కొన్ని గ్రామాల్లో ఇంకా స్థిరమైన ఫోర్ జి లేదా బ్రాడ్ బాండ్ కనెక్షన్ కూడా లేదు